నమస్కారమండి నేనొక టూరిస్ట్ని అనగా అన్ని ప్రాంతాలను సంప్రదించేవాడిని నేను నా ప్రయాణంలో భాగంగా మీ ప్రాంతం అనగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాను ఇక్కడ సందర్శకులు అత్యంత ఆక్రమించే ప్రదేశాలు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి కాస్త చెప్పగలరా అండి నా పేరు మనోజ్ అండి మీ పేరు నేను తెలంగాణా నుండి వస్తున్నాను

అవునండి నేను కూడా విన్నాను అక్కడ ప్రాంతం పచ్చదనం నిండి ఉంటుందని నేను నా స్నేహితులు ద్వారా తెలుసుకున్నానండి ఇంకా కొన్ని చెప్పండి సరే అండి ధన్యవాదాలు అండి ఉంటాను